నేను వాహనాన్ని నడిపేటప్పుడు ముందుగా తలరక్షణ ధరిస్తాను ఇది తలకు రక్షణ కలిగిస్తుంది బిగుతగా పెట్టి ఉన్నానా సరిగ్గా కట్టానా అని చూసుకుంటాను తరువాత చేతి కవర్లు వేస్తాను ఇవి చేతులకు రక్షణ కలిగిస్తుంది కొన్నిసార్లు మోకాళ్ళకు మలికాళ్ళకు రక్షణ ఇచ్చే కబర్లు కూడా వేస్తాను ఈ రక్షణ వస్తువులు మనము పడిపోతే గాయాలను తగ్గిస్తుంది ఈ రక్షణ వస్తువులు అన్ని నా దగ్గర ఉన్నాయి నేను వాహనాన్ని నడిపేటప్పుడు ముందుగా ఇవన్నీ వేసుకున్నానా లేదా అని ఒకసారి తప్పక చూసుకుంటాను మొత్తానికి మన భద్రత మన చేతిలోనే ఉంది కనుక వాహనాన్ని నడిపేటప్పుడు తలరక్షణ చేతి కవర్లు మోకాాల కవర్లు లాంటి రక్షణ వస్తువులు తప్పక ఉపయోగించాలి